హలో బ్రదర్ ఇటీవల నేను ఒక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను వాచ్ ఒక స్మార్ట్ వాచ్ తీసుకున్నాను దాని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి దాని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మరి ఇంకా దాంట్లో వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది దాని సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు ప్లస్ సాంగ్స్ వినవచ్చు అసలు చాలా బాగుంది ఫీచర్స్ ఉన్నా చాలా బాగా నచ్చినాయి ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఆర్డర్ చేసి పెట్టండి దీని క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా మనం ఇస్తున్నారు